నేను ఒక చిరు వ్యాపారం నడుపుతున్నాను నాకు అంటు నేను సొంతంగా ఒక షాప్ పెట్టుకొని నేను దాంట్లో స్టిచ్చింగ్ అనేది మొదలుపెట్టాను నా కింద ఒక ఇద్దరు వర్కర్క్స్ ఉంటారు కస్టమర్స్ గురించి చెప్పాలి అంటే అందరూ ఒకలాగ అయితే బిహేవ్ చేయరు ఒక్కరికి అర్జెంట్ ఉంటుంది ఒక్కొక్కఋ ఏమో కొంచెం స్టిచ్చింగ్ కుదరికపోయినా కూడా ఇలా అలా ఎందుకు కుట్టారు అని కొంచెం సీరియస్ అవుతు ఉంటారు కొందరు ఏమో అర్థం చేసుకొని ఓకే మీకు వర్క్ ఉన్నట్టు ఉంది ఇంకొక టూ డేస్ అయినా పర్వాలేదు అని పేషెంట్స్తో మాకు కూల్గా సమాధానం చెప్పి వెళతారు మేము ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే మోడల్ను బట్టి మేము మనీ తీసుకుంటాము నార్మల్ బ్లౌజ్ అయితే ఏమో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లేదు దాంట్లో కొంచెం డిఫరెంట్ బుట్టలాగ కావాలి మాకు లేదు బ్యాక్ సైడ్ నెక్ డిజైన్స్ కావాలి అంటే దాన్ని బట్టి మేము ఛార్జ్ చేస్తాము మినిమమ్ అయితే త్రీ హండ్రెడ్ వాళ్ళు లైనింగ్ తెచ్చుకుంటే ఒక రేటు లేకుండా ఉంటే ఒకటి అలా నేను వాళ్ళకి ఛార్జ్ చేస్తాము చుడిదార్సు టాప్స్ వీటికి అయితే ఏమో అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్స్ అయితే వాళ్ళ దగ్గర అయితే కొంచెం ఒక ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటు ఉంటాను ఈ కస్టమర్ల గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్క డిఫరెంట్గా బిహేవ్ చేస్తు ఉంటారు ఇక అందరిని కొంచెం పేషన్స్తో చిరునవ్వుతో ఇలా కాదు అలా కాదు అని వాళ్ళకి కొంచెం నచ్చచెప్పుకొని నా వర్క్ని అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను ఎవరితో అయితే గొడవ పెట్టుకోకుండా కొందరు అయితే రూడ్ బిహేవ్ చేస్తారు కొందరు స్మైలింగ్తో ఇస్తు ఉంటారు కొందరు మాకు ఇది నచ్చలేదు ఇంకొకసారి రాము అని వాన్ కూడా చేస్తారు అన్నింటిని పాజిటివ్గా తీసుకొని ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి అని నేను నా వ్యాపారం కొనసాగిస్తు ఉంటాను